హలో ఈతి రెస్టారెంటా అండి సార్ ఇందాకలా ఫ్యూ మినిట్స్ ముందు నేను మీకు ఒక ఆర్డర్ ఇచ్చాను కదా సార్ ఒక టెన్ మెంబెర్స్కి వెజ్ నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చాను కదా సార్ ఎస్ సార్ ఎస్ సార్ అయితే నాకు అందులోంచి కొన్ని తీసేయాలి సార్ అంటే కొంతమంది గెస్ట్లు వస్తాను అన్నారు అనమాట మా బంధువులు వాళ్లు కాకపోతే ఏంటంటే సడన్గా వాళ్లు ఫోన్ చేసి వాళ్ళకి ఏదో పని ఉందని చెప్పి రావట్లేదని ఇప్పుడు చెప్పారు అవును సార్ అవును సార్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి కదా సార్ చికెన్ ధమ్ బిర్యానీ అవిని అవును సార్ అవును సార్ అన్ని కాదు సార్ అన్ని కాదు సార్ కొన్ని అవును సార్ మొత్తం నేను ఏడు అడిగాను వెజ్ నాన్ వెజ్ కలిపి అవును సార్ మొత్తం కలిపి ఏడు సార్ అందులో ఏంటంటే ఒకసారి లిస్ట్ చెక్ చేయండి సార్ నేను ఒకసారి చెప్తాను మీకు దాన్ని బట్టి ఐడియా వస్తుంది పప్పు గుత్తి వంకాయ కూర ధమ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఆలు కర్రీ మటన్ కర్రీ ఫ్రై ఒకటి దొండకాయ ఫ్రై ఒకటి అలాగే చిప్స్ అవిని మీరు ఇస్తామన్నారు చిప్స్ ఒకటిని నెక్స్ట్ ఏంటంటే ఉల్లి ఆవకాయ అనేది కూడా మీరు ఈరోజు స్పెషల్ కింద ఇస్తానన్నారు ఎస్ సార్ మజ్జిగ అదే ఐ మీన్ పెరుగు అలాగే ఏంటంటే కోక్ థమ్సప్ కూడా ఒకటి ఆర్డర్ చేసాము సార్ స్వీట్ కూడా బ్రెడ్ హల్వా అనేది నేను చెప్పాను అనమాట వీటిలో ఏంటంటే ధ బిర్యానీ ఒకటిని చికెన్ ఉంది కదా సర్ అవి తీసేయండి సార్ సారీ సార్ అంటే వాళ్ళు అనుకోలేదు సార్ సడన్గా ప్లాన్ అనేది క్యాన్సిల్ అయింది అనమాట సో మీరు చికెన్ నాన్వెజ్కి సంబంధించినవి తీసేసి ఓన్లీ ప్యూర్ శాకాహారమే పంపించండి మాకు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇది ఫైనల్ సార్ ఎంతమంది కంటే ఐదుగురికి పంపించండి సార్ అవును సార్ ఐదుగురికి సరిపడా అది పంపించండి ఓకే సార్ బిల్ అనేది నేను హోమ్ డెలివరీ అప్పుడు చేసేస్తాను సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్